భారతీయ రవాణా వ్యవస్థ ఎలా ఉందో అలాగే దేశంలో జనము మామూలుగా ఎలా తిరుగుతున్నారో ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటో దాన్ని ఎలాగ ము ముఖపరచాలో ఎలాగ మానివేయాలో కూడా మీకు వివరిస్తాను ఈ సమస్యలన్నీ మెరుగుపరచడానికి భారత రవాణా వ్యవస్థ ఎంతో ముందడు ఇంకా జాగ్రత్తగా నడుపుతుంది దీని ద్వారా మనము ఎలా తిరగాలో అంటే ముఖ్యంగా మనము రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఇంకా బల్లమీద సైకిల్ల మీద ఆటోలోని వెళ్ళినప్పుడు సరైన మార్గం ఎంచుకోవాలి అనగా మనము ఏ ప్రా ఏ ప్రాంతంలో వెళ్తున్నామో లేదా మనము ఏ వ్యాపరణంలో వెళ్తున్నామో వన్ వేలో వెళ్తున్నామో లేదంటే కరెక్ట్ రూట్లో వెళ్తున్నామో లేదో అనేది తెలుసుకోవాలి ఇలా తెలుసుకుని ప్రయాణించే సమయంలో మనము ఎంతో జాగ్రత్తగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే రోడ్డ్ క్రాస్ చేసినప్పుడు అలాగే సిగ్నల్స్ వేసినప్పుడు ఎటువంటి కంగారు లేకుండా నెమ్మదిగా వెళ్ళాలి ముందు ఎవరు వస్తున్నారో వెనకాల ఎవరు వస్తున్నారో పక్కన ఎవరు నడుస్తున్నారో నడుపుతున్నారో కూడా మనము చూసుకోవాలి దీన్ని బట్టి రవాణా వ్యవస్థ సీసీ కెమెరాలు ఇంకా ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా జరిగినాయో తప్పు ఎవరిదో నిర్ధారించడానికి కూడా ఉపయోగిస్తున్నారు దీని ద్వారా మనము తాగి వ తాగి నడిపినప్పుడు లేదనగా స్పీడ్ ఎక్కువ అయినప్పుడు పోలీసులు అక్కడక్కడ ట్రావెలింగ్లో ఇంకా వేరే వేరే ప్రాంతాలలో నించుని నించోబెట్టి వాళ్ళని ప్రజలు ఎలా వెళ్తున్నారో ఎలా తిరుగుతున్నారో అనేది తెలుసుకోవడానికి అవసరం ఉంటుంది అలాగే దీన్ని బట్టి మనము ఏం చెప్పాలి అంటే ప్రతిరోజు మనము వెళ్ళు ప్రయాణం అంతట్లో తిరుగు చే తిరుగు చేసే పనులు అంతట్లో జాగ్రత్తగా వెళ్ళి రాగల భాగ్యాన్ని మనకి కల్పిస్తున్న పోలీసులకు ట్రావెలింగ్ సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదములు